నేను బిగ్ బాస్కెట్ డీల్లో మన అమెజాన్ నుంచి నైఫ్ ఒకటి ఆర్డర్ పెట్టాను అది నేను అనుకున్న దానికి తేదీకి ముందే నా దగ్గరకు చేరుకుంది ప్రోడక్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఆ నైఫ్ నేను అనుకున్న దాని కన్నా చాలా తక్కువ గా చాలా చౌక ధరకే వచ్చింది ఇంకో రెండు నైఫ్లు కూడా ఆర్డర్ పెట్టాను నేను ఆర్డర్ పెట్టిన నైఫ్ను చూసి మా అమ్మ వాళ్ళు మరియు మా అత్తయ్య గారు వారి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నన్ను ఇంకో రెండు నైఫ్లను ఆర్డర్ చేయమనగా నేను ఆర్డర్ పెట్టిన సమయంలో ఆ యొక్క రేటింగ్ ఫోర్ స్టార్స్ ఉంది నేను ఈ నైఫ్కి రివ్యూ కూడా ఇచ్చాను అలాగే ఫోటో కూడా నేను అప్లయ్ చేశాను అమెజాన్లో నేను చూసినప్పుడు ఆ నైఫ్ ఏ డిజైన్ అయితే ఉందో అలాగే దాని పదును కూడా చాలా బాగుంది మరియు అది చాలా మంచి క్వాలిటీతో వచ్చింది నైఫ్ డిజైన్ చాలా చాలా మంచిగా వచ్చింది మా వాళ్ళకి కూడా ఆర్డర్ పెట్టిన నైఫ్లు డిజైన్ కూడా చాలా బాగుంది